పెయింటింగ్ నా జీవితంలో ఒక శాంతిని అంతరంగిక ఆత్మ సంతృప్తిని ఇచ్చే అభిరుచి చిన్నప్పుడు మొదలుపెట్టిన ఈ ప్రయాణం కొద్ది కొద్దిగా నా వ్యక్తిత్వాన్ని ఆకారంలోనికి తేవడంలో చాలా సహాయపడింది ప్రతి పుట్టే బొమ్మ వెనుక ఉండే ఆలోచన ప్రతి రంగు వెనుక ఉండే భావన ఇవన్నీ నన్ను లోతుగా ఆలోచించేటట్లు చేశాయి పెయింటింగ్ అంటే కేవలం బ్రష్తో క్యాన్వాస్పై రంగులు వేయడం మాత్రమే కాదు అది మన భావాలను వెలిబుచ్చే ఒక మార్గం ఇది నాకు ఓ సహనం నేర్పింది ఒక పక్క పనిలో ఓర్పు పెరిగింది మరో పక్క తప్పుల్ని అంగీకరించడం కూడా నేర్చుకున్నాను నా దృష్టిని మెరుగుపరచడంలో భావోద్వేగాలపై నియంత్రణలో పెయింటింగ్ నాకు ఎంతో సహాయపడింది చివరికి చెప్పాలంటే పెయింటింగ్ వల్లనే నేను ఒక మంచి చిత్రకారుడిగా మాత్రమే కాకుండా ఓ మెచ్చుకోదగ్గ మనిషిగా ఎదిగాను